మేము అయితే ఆటలు ఆడుతు ఉంటాం కబడ్డీ

షెటిల్ వంటి ఫుట్బాల్ వంటి గేమ్స్ ఆడుతు ఉంటాం సో మాకంటు ఆడటానికి కొన్ని ప్లేసెస్ మా విలేజ్లో అయితే మాకు కొన్నిప్లేసెస్ ఉన్నాయి ఫుట్బాల్ కోసం గవర్నమెంట్ ఇచ్చిన ఒక పెద్ద ల్యాండ్ ఉంది అలాగే కబడ్డీ ఆడుకోవడానికి ప్లేస్ ఉంది షెటిల్ ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఉంది ప్రజల కోసం ఆడ ప్రజలు ఒక్కొక్కరు యాడ్ అవుతు ఉంటారు చిన్నపిల్లలు అనగా పెద్దవాళ్ళు అనగా ఆడుతున్న గేమ్స్ని చూస్తు ఆనందిస్తు వాళ్ళకు కూడా ఆడాలనే ఉత్సాహం వస్తు ఉంటుంది వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి కలిసి ఆడుతు ఉంటారు సో మా సైడ్ అయితే ఎక్కువగా ఆడేది క్రికెట్ వాలీబాల్ షెటిల్ వంటి గేమ్స్ ఎక్కువగా ఆడుతాం క్రికెట్ అంటే పిచ్చి పిచ్చిగా ఆడుతుంటాం ఇంక అది మా ఫెవరెట్ గేము చాలా ఇష్టం ఆ గేమ్ ఆ గేమ్ వారానికి ఒకసారి ఆడుతుంటాం సండే సండే ప్రతీ సండే ఆడుతుంటాం వీక్ ఆఫ్ వీకెండ్లో కూడా ఆడుతుంటాం సో అందరం చాలా ఆనందంగా ఆడుకుంటు ఉంటాం సో ప్రజలంతా వచ్చి చూస్తు ఆనందిస్తారు